హలో కస్టమర్ కేర్ నేను స్విగ్గీలో ఒకటి ఆర్డర్ చేశాను అది ఒక వస్తువు ఇన్స్టామార్ట్లో బ్రెడ్ ప్యాకెట్ అది కొన్న తర్వాత నగదు చెల్లింపు చేసేటప్పుడు అనుకోని కారణంగా నగదు చెల్లింపు ఆగిపోయింది దయచేసి దీన్ని మీరు చూడండి అకౌంట్ చూసి ఒక పరిష్కారం చేయండి ఒకవేళ నగదు కట్ అయితే నా వస్తువు నాకు పంపించండి నగదు కట్ అవ్వకపోతే తిరిగి లింక్ నాకు పంపండి నేను మళ్ళీ నగదు చెల్లింపు చేస్తాను ఏదో ఒక తీర్మానం చేయ్యండి దయచేసి